అవును రవాణా సౌకర్యాల కొరత ఆరోగ్య సంరక్షణ యాక్సెస్ ను ప్రభావితం చేస్తుంది రవాణా సౌకర్యాలు లేకపోతే ప్రజలు ఆరోగ్య సంరక్షణ చే సేవలకు చేరుకోవటం కష్టం ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది వీటిలో ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రంగా మార్చడం సరైన సమయంలోచికిత్స పొందకపోవడం ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరగడం ఆస్పత్రులు ఊరి చివర్లో ఉంటే అక్కడికి చేరుకోవడానికి సమయం పడుతుంది ఇది ప్రజల ఆరోగ్య సంరక్షణ సేవలకు చేరుకోవడం కష్టతరం చేస్తుంది ఒక అధ్యయనం ప్రకారం ఆస్పత్రికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టే ప్రాంతాలలో ప్రజలు తక్కువ తరచుగా ఆరోగ్య సంరక్షణసేవలను ఉపయోగిస్తారు ఒక వ్యక్తి ఆసుపత్రికి చేరుకోవడానికి ఎంత సేపు పడుతుందో అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది వీటిలో ఆస్పత్రికి దూరం రవాణా సౌకర్యాలు ప్రజల ఆర్థిక పరిస్థితి ఉదాహరణకు ఒక ఆస్పత్రికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటే అక్కడికి చేరుకోవడానికి కనీసం రెండు గంటలు పడుతుంది రవాణా సౌకర్యాలు లేకపోతే లేదా వ్యక్తికి తన సొంత వాహనం లేకపోతే అక్కడికి చేరుకోవడానికి మరింత సమయం పడుతుంది అదనంగా ఆర్థికంగాపేద ప్రజలు రవాణా సౌకర్యాలను కొనుగోలు చేయడానికి లేదా ఆస్పత్రికి వెళ్ళడానికి డబ్బు చెల్లించడానికి అవకాశం తక్కువ రవాణా సౌకర్యాల కొరత ఆరోగ్య సంరక్షణ యాక్సెస్ ని ప్రభావితం చేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ సంస్థల రవాణా సౌకర్యాలను మెరుగు పరచడానికి చర్యలు తీసుకోవాలి